హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి హోటల్ సర్వీసెస్ నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి లాస్ట్ మంత్ ఏ లాస్ట్ మంత్ ఏ డెట్ బుక్ చేసుకున్నారు అండి ట్వంటీ ఫిఫ్త్ రోజు అండి చెక్ చేస్తున్నాను అండి లైన్లో ఉండండి ఏ నేమ్ పైన బుక్ చేసుకున్నారు అండి నేమ్ పైన బుక్ చేసుకున్నారు అండి ఓకే ప్రియాంక నేమ్ పైన ఉన్నాయండి లాస్ట్ మంత్ ఫిఫ్ ఫిఫ్త్ క లైక్ ఫైవ్ ఫైవ్ రూమ్స్ ఉన్నాయి బుకింగ్ అండి అవును ఉన్నాయి చెప్పండి మీకు ఏం పర్మిషన్ కావాలి

మీరూ డేట్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారా అండి ఓకే ఈ రోజు అంటే ఇది యాక్చువల్గా ఉన్నది వచ్చి మీకు ఈ మంత్ ఫిఫ్టీన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు త్రీ డేస్ కోసం బుక్ చేశారు కదండి ఎప్పుడు చేంజ్ చేయలండి ఓకే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఎప్పటికి అండి ఓకే అండి నేను ఇక్కడ మీ బుకింగ్ అనేది అప్డేట్ చేస్తాను సేమ్ ఫైవ్ రూమ్స్ అండి చూస్తున్నాను అండి ప్లీజ్ లైన్లో ఉండండి నెక్స్ట్ మంత్ కదండి యా అవైలబుల్లో ఉన్నాయండి సేమ్ ఫైవ్ రూమ్స్ అండి ఫైవ్ రూమ్స్ మీకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి ఫిబ్రవరి వరకు ఫిబ్రవరి వరకు బుకింగ్ అప్డేట్ చేస్తున్నాను అండి ఓకే అవి వచ్చి మీకు సెకండ్ ఫ్లోర్లో వస్తాయండి

బాగుంటుంది అండి మీకు విండోస్ కూడా వస్తాయండి బాల్కనీ వస్తుంది విండోస్ కూడా వస్తాయండి మంచిగా సూట్ రూమ్స్ మంచిగా ఉంటాయి ఏంటండి ఉన్నాయండి ఉన్నాయ్ ఇంకా ఏమైనా సహాయం కావాలండి థ్యాంక్ యూ అండి సరే అండి